చీరాల ఒంగోల్ గుంటూర్ విజయవాడ చిలకలూరిపేట నరసరావుపేట పిడుగురాళ్ళ నకరికల్ నెల్లూరు ఒంగోలు కావలి గూడూరు సూళ్ళూరుపేట తెనాలి సామర్లకోట రాజమండ్రి ఏలూరు తుని అన్నవరం అనకాపల్లి విశాఖపట్నం విజయ్నగరం శ్రీకాకుళం బొబ్బిలి తరువాత వచ్చేసి కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ప్రొద్దుటూరు మేదరమెట్ల మార్కాపురం ఇచ్చాపురం తడ